నేను ఉదయమే ఓలా కార్ బుక్ చేశాను ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే మా కుటుంబాన్ని మీరు విహార స్థలానికి తీసుకెళ్ళాల్సింది అయినప్పటికీ మీరు ఇంకా రాకపోవడం తీవ్రంగా బాధ కలిగించింది కాబట్టి మీ ట్రావెల్ ఏజెన్సీ డ్రైవర్కి ఫోన్ చేస్తున్నా కూడా ఆయన లిఫ్ట్ చెయ్యడం లేదు మేము మా కుటుంబం అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మీరు ఆలస్యం చేయడం వల్ల మా మా ట్రిప్ అంతా క్యాన్సల్ అయ్యేలా ఉంది కాబట్టి ఇంకొకసారి ఇలాంటి ఆలస్యం పనులు చెయ్యకుండా ఉండడానికి మీ ట్రావెల్ ఏజెన్సీకి ఈ డ్రైవర్పై నేను ఫిర్యాదు చేస్తున్నాను ఆయన పేరు ఆయన వివరాలు మీకన్ని పంపిస్తాను ఇక ముందు అలాంటి ఆలస్యం చేయకూడదని నేను కోరుకుంటున్నాను